ఈ రోజుల్లో చిన్నపిల్లలు స్క్రీన్లు చూస్తూ వాళ్ళు వాళ్ళ సమయం గడుపుడు గడపడం చేస్తన్నారు అది మాత్రమే వాళ్ళ జీవితం అది ఉండగూడదు అంతేగాక పిల్లలకు చిన్న చిన్న ఆటలు వాళ్ళకి తగినట్టు వాళ్ళు ఆడితేనే వాళ్ళ భవిష్యత్తుకు అంటే వాళ్ళకి ఎక్కువ అంటే ఎ ఎక్స్ ఎక్సర్సైజ్ చేసినట్టు అలా ఉంటుంది అంతేకాక పిల్లలు ఆటలు ఆడితేనే వాళ్ళ వాళ్ళ శరీరానికి ఒక మంచి ఆరోగ్యంగా ఉంట ఉం ఉండగలుగుతుంది అంతేగాక ఈ మధ్య కాలంలో చానా వరకు పిల్లలు ఏ క్రీడారంగంలో పోటీ పడడం కావచ్చు వేటిలోనూ ప పాల్గొనడంలేదు అంతేగాక చ ఇప్పటిలో కాలం మారే కొద్దికి చానా వరకు క్రీడా రంగమనేది చాలా వరకు పక్కన పెట్టేస్తున్నారు ఇట్లా లేకుండా చానా వరకు చిన్నపిల్లలు ఇప్పటి నుండి చిన్నపిల్లలకు క్రీడారంగమనేది నేర్పిచ్చి వాళ్ళకి ఏ ఆట ఇష్టము ఆటల్లను నేర్పిచ్చడం కావచ్చు వాళ్ళలో ఆ ఆ పోటీలల్లో పాల్గొనడం చేయ పాల్గోడం పాల్గునేలా చేయ చేయ చేయవచ్చును అది పేరెంట్స్ యొక్క బాధ్యత అంతేకాక వాళ్ళు చిన్నచిన్న పిల్లలు వాళ్ళు క్రీడ క్రీడారంగంలోను పా పాల్గొంటేనే ఆట స వాళ్ళకి సంబంధించిన ఆటలాడితేనే వాళ్ళ వాళ్ళ శరీరానికి ఒక మంచి ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను